చెప్పండి సార్ ఓకే మా మా అబ్బాయి మీ స్కూల్లో చదువుతున్నాడు ఎలా తీ ఫిజా

ఓకే అంటే మర్క్స్ ఎలా ఉన్నాయి ఓకే అబ్బో ఓకే ఎందులో వీక్గా ఉన్నాడు సోషల్లో వీక్ ఎందుకు అవే వీక్గా ఉండడం అంటే మీరు చెప్పట్లేదా అటెండెన్స్ ఎలా ఉంటుంది

ఓకే అది నేను చెప్తాను లేటుగా వచ్చినప్పుడు ఒకసారి మాకు కాల్ చేయండి యూనిట్ టెస్ట్లో మర్క్స్ అవేనా అ అలా వచ్చాయి అంటే కల్చరల్లో ఏమైనా పార్టిసిపేట్ చేసారు కదా వాటిల్లో ఏమైనా ర్యాంకింగ్ ఏమైనా ఓకే ఓకే ఓకే మేమ్ చేస్తామండి మీరు కూడా చెప్పండి కొంచెం ఎక్కువ మీ దగ్గరే టైం స్పెండ్ చేస్తాడు కదా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఓకే అండి హలో హలో చెప్పండి అంటే ఇంటికాడ కొంచెం చదువుకోవట్లేదు మీరు కొంచెం చెప్తే స్కూల్ స్కూల్ ఒకటే కాకుండా ఇంటికాడ కూడా కొంచెం ప్రిపేర్ అవ్వాలని చెప్పండి కొంచెం

ట్యా థ్యాంక్స్ అండి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు అలాగే